నమస్కారం నాకు కచేరి చూడాలని ఉత్సాహంగా ఉంది మరియు నా టికెట్లు బుక్ చేసుకోవడం ఎలానో మీరు చెప్పగలరా బుకింగ్ ప్రక్రియ సులువుగా ఉండేటట్లు నాకు ఏర్పాటు చేయండి